మేము నేను ఒక్క దాన్ని అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు నేను మా ఫ్యామిలీ అండ్ మా పెద్దమ్మ వాళ్ళతో మా మామయ్య వాళ్ళతో మా పిన్ని వాళ్ళతో మా అక్క వాళ్ళతో అనేది ఒక ప్లేస్ కు వెళ్ళాము అది శ్రీశైలం త్రీ డేస్ ట్రిప్ అన్నమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము అసలు అనుకోలేదు బట్ అది సడెన్ ప్లాన్ అనుకోకుండా అట్లా ట్రిప్ వేసుకొని వెళ్ళాము ఫస్ట్ అయితే మేము అందరం కలిసి ఒక ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ మేము మా పెద్ద మా వాళ్ళు మినీబస్ అని కట్టారు బస్లో మేము అందరం పొద్దున్నే లేచి వెళ్ళాము అక్కడ అయితే చాలా మేము వెళ్ళేటప్పుడైతే చాలా ఎక్జైటింగ్గా ఉన్నాము అసలు ఎలా ఉంటుంది అనేది మేం చాలా ఫోటోస్ దిగాలి అనుకున్నాం చాలా అసలు ఎట్లా ఉంటుంది అని చాలా అనుకున్నాం మేము వెళ్ళేటప్పుడు పాటలు పెట్టుకొని బస్సులో చాలా చాలా డ్యాన్సెస్ వేశాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము మేము ఫస్టు వెళ్ళిన ప్లేసు ప్లేసు యాగంటి యాగంటి అనేది అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ చాలా కోతులు ఉంటాయి అక్కడ ఏమంటారు టెంపుల్ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది వెళ్ళాల్సిన ప్లేస్ అది అక్కడ చాలా కోతులు ఉంటాయి మనం కరెక్టు టైమ్కి రీచ్ అవ్వాలి అక్కడ లేకపోతే గుడి అనేది మూసేస్తారు అక్కడ చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్లేస్ అయితే ఇంక చాలా ప్లేసెస్ తిరిగాము మా మం కానీ నాకు అంతగా గుర్తుకు లేదు బట్ శ్రీశైలం కూడా చాలా చాలా బాగుంటుంది శ్రీశైలం అయితే పొద్దున్న లేచి ఆ లైన్ అనేది కట్టాలి ఎందుకంటే లైన్ చాలా దర్శనానికి మనకి చాలా టైమ్ పడుతుంది కాబట్టి లైన్ పొద్దున్న లేచి స్నానాలు చేసి చాలా ట్రెడిషనల్గా అయితే రెడీ అయ్యి ఉండాలి మనం జీన్ అమ్మాయిలు జీన్స్లు అనేవి వేసుకోకూడదు అట్లా అలో ఉండదు రానివ్వరు చాలా ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెళ్ళాలి లైన్ అయితే చాలా చాలా పెద్దగా ఉంటుంది మనం నాన్ వెజ్ అనేది తినకూడదు అక్కడికి పోయి వచ్చాక తినచ్చు లైన్ చాలా పెద్దగా ఉంటుంది దర్శనానికి ఫైనల్గా మేమైతే ఒక టూ త్రీ అవర్స్లో మాది దర్శనం అనేది కంప్లీట్ అయ్యింది బయటకి వచ్చాక బయట మేము మళ్ళా ఒక ప్లేస్ దగ్గర ఆగి చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ తీసుకొని అయితే ఒక దగ్గర ఆగి లైక్ అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటు అలా తిన్నాం అన్నమాట వండుకుని తిన్నాము లైక్ చాలా ఫోటోస్ దిగాము చాలా గేమ్స్ ఆడుకున్నాము లైక్ అక్కవాళ్ళు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అందరం కలిసి ఆడుకున్నాము అసలు ఫ్యామిలీతో వెళ్తే ఇట్లా జాయింట్ ఫ్యామిలీ అనేది ఇట్లా వెళ్తే చాలా చాలా బాగుంటుంది ఏవైనా ప్లేసెస్ కానీ చాలా బాగుంటుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా నేను నేను మా మమ్మీ కలిసి అయితే మేము విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ అని వెళ్ళాము కనకదుర్గమ్మ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండ్ పాపులర్ టెంపుల్ ఇన్ విజయవాడలో అయితే అది కూడా చాలా దర్శనానికి చాలా టైమ్ పడుతుంది టూ త్రీ అవర్స్ అసలు గంటలు అనేది పడుతుంది మనం పొద్దున్న లేచి లైన్లో నిలబడాలి మిడిల్లో మనకి కొనుకునే వస్తువులు ఏమైనా చాలా ఉంటాయి కొనుకోవచ్చు తినే తినే పదార్థాలు కూడా దొరుకుతాయి టెంపుల్స్లో అయితే బాగా లడ్లు పులిహోర అనేవి అమ్ముతారు మనం అవి కొనుకోని తినవచ్చు ఇంకా చాలా చాలా దొరుకుతాయి మధ్యలో దర్శనానికైతే చాలా టైమ్ పడుతుంది పెద్ద పెద్ద టెంపుల్స్లలో త అట్లా దేవుని ముందరికి దగ్గరకి వచ్చిన తర్వాత కొంచెం సేపు కూడా ఉండనివ్వరు మనల్ని పక్కకి తోస్తు ఉంటారు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అంతే టెంపుల్స్ అయితే ఇలా ఉంటుంది ఇంక వేరే ట్రావెలింగ్ ప్లేసెస్ అయితే చాలా బాగుండేవి అంటే నాకు నచ్చినవి అయితే కేరళ గోవా చాలా బాగుంటుంది గోవా అయితే చాలా ఏమంటారు ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట అది నా డ్రీమ్ వెళ్ళాలి అని ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు బట్ ఇట్స్ మై డ్రీమ్ కేరళ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకు నేను చూశాను యూట్యూబ్లో అక్కడ ఎలా ఉంటుందో అనేది చూసి చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే మనకి కష్టం అక్కడ ఉండే ఫుడ్డు మనం వండుకునే ఫుడ్ చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఫుడ్ అయితే చాలా చాలా కష్టం కాకపోతే చాలా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ చాలా నేచర్ అనేది చాలా చాలా బాగుంటుంది అన్నమాట మనకి ఆ నేచర్ అక్కడ ఉండే ప్లేసెసు ఆ చాలా బాగుంటుంది అక్కడ చెరువు అనేది అక్కడ చెట్లు ఏమంటారు చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్ ప్లేసెస్ అన్నమాట కేరళ అనేది ఇంక మేము హైడ్రబ్యాడ్లోనైతే చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి నేను మా ఫ్రెండ్సుతో వెళ్ళిన ప్లేసు ఒకటి ఉంది అది బాసరకు వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి లైక్ ఎలా అంటే కాలేజ్లో ట్రిప్ అన్నమాట ఆ సెకండియర్లో మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరం కలిసి సార్స్ నైట్ స్టార్ట్ చేశాము మా ప్రయాణం అక్కడ అక్కడ చాలా సాంగ్స్ పెట్టుకుని అసలు నైట్ మొత్తం పడుకునేది లేదు చాలా సాంగ్స్ పెట్టుకుని చాలా చాలా డ్యాన్స్ చేశాము చేసిన తర్వాత పొద్దున ఒక త్రీ ఫోర్ కట్లా రీచ్ అయ్యాము అక్కడ ప్లేస్కి అయితే మళ్ళా మనం స్నానాలు చేయాలి కాబట్టి కొంసేపు వెయిట్ చేసి అలా మా సార్ చేత మమ్మల్ని పడుకోమని చెప్పారు బట్ మేము ఆ పడుకోకుండా అటుఇటు తిరుగుతు ఇంకా డ్యాన్సెస్ వేస్తు అలాగే ఉన్నాము అట్లా ఫోర్ ఫైవ్ అయిన తరువాత స్నానాలు చేసి మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యి మేమైతే బాసర టెంపుల్కి వెళ్ళాము అది అయితే చాలా మెమరబుల్ ట్రిప్ అన్నమాట చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము మా ఫ్రెండ్స్తో మేము ఆ డ్యాన్సెస్ నైట్ సాంగ్స్ పాడడము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము అక్కడ ఆ ఫోటోస్ అయితే చాలా దిగాము సార్స్ అయితే మాతో చాలా ఓపెన్గా మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు చాలా ఎంజాయ్ చేశారు మా సార్స్ కూడా మాతో ఇంక నేనైతే కాలేజ్లో వెళ్ళిన ప్లేస్ బాసర టెంపుల్కి ఎప్పటి నుంచి వండర్లా వెళ్ళాలి అనునుకుంటున్నాము అది కుదర్లేదు ఇక హైడ్రబ్యాడ్లోనైతే వండర్లా చాలా పాపులర్ ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేసే అన్నమాట అది వెళ్లాలి అనుకుంటున్నాము బట్ ఎప్పుడు అవుతుందో మాకు కూడా సరిగా తెలియదు ఇంకా బహుశా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ఓషన్ పార్క్ అనేది వెళ్ళాము అక్కడ ఓషన్ పార్క్ లైక్ ఫిఫ్త్క్లాస్లో ఉన్నప్పుడు ఓషన్ పార్క్ మాది ఫస్ట్ ట్రిప్ అన్నమాట నా స్కూల్లో అది చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేసు ఆ ఎట్లా అంటే ఆ వాటర్ గేమ్స్ ఉంటాయి లైక్ స్విమ్మింగ్ ఫూల్ స్విమ్మింగ్ ఫూల్ రెయిన్ డ్యాన్స్ ఇవి అనేవి ఉంటాయి చాలా చాలా బాగుంటుంది అక్కడ కూడా చాలా ఎంజాయ్ చేయచ్చు ఆ బాగుంటుంది మనం నేనైతే అక్కడ కొలంబస్ ఇవన్నీ ఎక్కాను స్కై ర్యాంపు చాలా ఎక్కాం అండ్ హర్రర్ ప్లేసెస్ అనేవి ఉంటాయి లైక్ హర్రర్ హౌసస్ అనేవి ఉంటాయు అవైతే చాలా భయంకరంగా ఉంటాయి చాలా భయపడతాము బట్ ఎంజాయ్ చేయవచ్చు భయపడతామని అలా వెళ్ళకుండా వద్దు అన్నీ ప్లేసెస్ చూస్తే మనకి తెలుస్తుంది ఎలా ఉంటుందో అని చెప్పి చాలా చాలా బాగుంటుంది ఆ హర్రర్ జోన్స్ అనేవి మా ఫ్యామిలితో మేము అండ్ యన్టీఆర్ గార్డెన్కి కూడా వెళ్ళాము హైడ్రబ్యాడ్లో అది చాలా అంటే చాలా బాగుంటుంది లైక్ అంత పెద్ద పాపులర్ ప్లేస్ ఏమి కాదు బట్ నార్మల్గా సండేస్ అట్ల వీకెండ్స్ వెళ్ళడానికి చాలా చాలా బాగుంటుంది అది అక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది రేటు మేము మా ఫ్యామిలితో వెళ్ళినప్పుడైతే మేము పులిహోర అని అవి వండుకుని వెళ్ళాము అన్నమాట చాలా చాలా బాగుంటుంది యన్టీఆర్ గార్డెన్లో మేము చాలా ఎక్కాము అన్నమాట చాలా ఎక్కాము జారుబండ అని ఉంటుంది ఇట్లా ట్రీ నుంచి కిందికి రావడం అట్లా చాలా బాగుంటుంది అదైతే చాలా ఎంజాయ్ చేశాము హర్రర్ ప్లేసెస్ హర్రర్ టెర్రిఫిక్ ప్లేసెస్ అనేవి ఉంటాయి అవైతే చాలా డేంజర్గా ఉంటాయి బట్ ఏం కాదు కానీ చాలా ఎంజాయ్ చేశాము బాగుంటుంది